నమస్కారం అండి విజేత సూపర్ మార్కెట్ రామారావుపేట కాకినాడ చెప్పండి సార్ ఏం కావాలి చెప్పండి సార్ తప్పకుండా

సరే సార్ చెప్పండి సార్

ఇడ్లిరవ్వ ఉప్మారవ్వ అలాంటివి ఏమన్నా కావాలా సార్

ఉప్మా రవ్వ మీకు తెల్లది ఇమ్మంటారా లేకపోతె గోధుమ రవ్వ అదే బన్సీ రవ్వ ఇమ్మంటారా

సరే సరే గుళ్ళు వేరుసెనగ గుళ్ళు చెప్పా సరే సార్ ఇంకా ఏవన్నా కావాలా సార్ అంటే పెసర పప్పు విమ్ సబ్బులు ఉన్నాయ్ సార్ సరే సార్ డెట్టాల్ కూల్ అండి లేకపోతే ఒరిజినల సరే సరే షాంపూలు కాని

డబ్బాలు ఉంటాయ్ సార్ హెడ్ అండ్ షోల్డర్ మీరా ఆల్ క్లియర్ ప్యాంటీన్ హిమాలయ లేదు సార్ హెడ్ అండ్ షోల్డర్ ఇమ్మంటారా సార్ ఇంకా పేస్ట్ కానీ గుడ్ నైట్ రీఫిల్స్ ఉన్నాయ్ అండి గుడ్ నైట్ ఉన్నాయ్ ఆల్ ఔట్ ఉన్నాయ్ మెషిన్ కావాలా సార్ మెషీన్ అక్కర్లేదా సార్

ఉంది ఇంకా ఇవి కావాలా సార్ సర్ఫ్ సర్ఫ్ ప్యాకెట్లుగాని సోప్లుగానీ బట్టలు సబ్బు ఉన్నాయ్ అండి ఉన్నాయ్ ఉన్నాయ్ టాప్ లోడ్ కావాలా అండి ఫ్రంట్ లోడా మీది ఉన్నాయ్ సార్ సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ ఎక్సెల్ ఉంది లేకపోతే ఇది కూడా ఉందండి రిన్ కూడా ఉంది

ఇంకేమన్నా సేమియాలు గానీ జీడిపప్పు కిస్మిస్లు యాలకులు

అరకేజీ జీడిపప్పా సార్ పసుపు కారం ఇలాంటివి ఏమన్నా కావాలా లేదండి ప్యాకెట్లు అండి పావుకిలో ప్యాకెట్లు అరకిలో ప్యాకెట్లు ఉన్నాయ్ అండి సరే సరే ఇంకా వా అంటే వాష్ రూమ్స్ క్లీన్ చేసుకోడానికి డోమెక్స్ హార్పిక్ లిక్విడ్ కానీ బ్రష్ సరే ఇంకా మీకు అదే డ్రింక్స్ కూడా ఉంటాయ్ సార్ ఉందండి కోల్గేట్ ఉంది ఓరల్బి ఉంది సెన్సిటివ్ ఉంది సెన్సిటివ్ తీసుకొండి సార్ బాగుంటుంది ఇంకా యిప్పీ నూడుల్స్ గానీ మ్యాగీ ఇలాంటివి ఏవన్నా కావాలా సార్

ఉన్నాయ్ ఉన్నాయ్

ఇంకేవన్నా ఉన్నాయా సార్ కంఫర్ట్ ఉంటుంది కదా సార్ బట్టలకి పెట్టుకునే కంఫర్ట్ కానీ

ఇంకా బూస్ట్ హార్లిక్స్ కానీ

ఇంకేవన్నా ఉన్నాయా ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఆయిల్ ప్యాకెట్స్ ఏమి చెప్పలేదు ఆయిల్ ప్యాకెట్స్ ఏవన్నా ఆ డబ్బా ఉందండి ఆ పామోయిల్ అయితే మీకు ఐరన్ ఐరన్తో వస్తుందండి ప్యాకెట్లు ఇమ్మంటే ప్యాకెట్లు ఇస్తాను సరే అండి

ఉందండి ఉందండి మీకు బిల్లు అనేది మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తారా ఒకసారి చూడండి చూస్తాను ఉండండి అయితే వచ్చిందండి మీ ఆ పాత అడ్రస్ వచ్చింది అదే అడ్రస్ కదండీ ఇప్పుడు మీరు బిల్లు పేమెంట్ ఇప్పుడు చేస్తారా అండి డెలివరీ అబ్బాయి వచ్చినప్పుడు ఇస్తారా అండి సరే సార్ తప్పకుండా సరే సరే సార్